విద్యా వ్యవస్థల గురించి మాట్లాడాలి అంటే భారతీయ విద్యా వ్యవస్థ పాశ్చాత్య విద్యా వ్యవస్థ భారతీయ విద్యా వ్యవస్థలో మన దేశంలోని పురాతనమైన విషయాలను రాజుల గురించి వాళ్ళ చరిత్రల గురించి ఆ మన పూర్వీకుల యొక్క గొప్పతనాల గురించి మన ఆచారాల గురించి సంప్రదాయాల గురించి పండగల గురించి ప్రతిదానిని గురించి ప్రతీ విషయాన్ని కూడా శ్రద్దగా చక్కగా చెప్తారు అన్నమాట మన భారతదేశంలో మాతృభాష ప్రభావం ఎక్కువగా ఉంటుంది మన మాతృబాషను బట్టియే మన బాష ప్రభావం ఎక్కువ ఉంటుంది అన్నమాట అన్నీ తెలుగులోనే ఉంటాయి అన్నమాట ఆ ఇందులో ఎడ్యుకేషన్ వచ్చి ఆరు సంవత్సరాల నుండి మొదలవుతుంది ఆ ప్రైమరీ హై స్కూలు కాలేజ్ యూనివర్సిటీస్ ఇలా విద్యను ప్రారంభిస్తారు ఆ వీటిలో చాలా గొప్ప గొప్ప విషయాలను వ్యక్తపరచి చాలా చక్కగా మెరుగు పరుస్తారు వ్యా విద్ ఎడ్యుకేషన్లో ప్రతీ విషయాన్ని ప్రతీ అంశాన్ని కూడా చక్కగా అర్దం అయ్యేలాగా వివరించి అప్పుడు ఎక్సామ్స్ని కూడా చాలా స్ట్రిక్ట్గా వాళ్ళు ప్రిపేర్ చేస్తారు అనమాట ప్రతీ విషయాన్ని ప్రతీ అంశాన్ని మనకు విశదీకరించి అప్పుడు వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది పాస్చ్యాత్మిక విద్య పశ్చాత్య విద్య వ్యవస్త గురించి చెప్పాలి అంటే కిండర్గార్డెన్ నుండి మొదలవుతుంది హై స్కూల్ ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీస్ అలా వాలీ కూడా కొన్ని కొన్ని దేశాలలో అయితే ఓ ఓపెన్ బుక్ ఎగ్జామ్స్ కూడా వాళ్ళు నిర్వహిశ్చడం జరుగుతుంది వాళ్ళ విషయ పరిజ్ఞానం కూడా మెరుగ్గా ఉంటుంది కానీ మన భారతదేశ సాంప్రదాయాలు విషయాలు అవి అన్నీ మన వాళ్ళు మన పూర్వీకులు గొప్పతనాలు ఎన్ మన ప్రతీ విషయాన్ని కూడా వాళ్ళు మనకి బాగా అర్దం అయ్యేలా చెప్పి మనల్ని మెరుగుపరుస్తారు అని భారతీయ విద్యా వ్యవస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం